జీవితంలో ఆటలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఒకవేళ ఒక వ్యక్తి చదవలేకపోతే ఆటలు తమ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి తాము ఉన్నత స్థాయిలో ఉండడానికి క్రీడలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఒకవేళ ఆ వ్యక్తి వివిధ క్రీడల్లో ఆసక్తి కలిగి ఉంటే ఆ క్రీడల వల్ల ఆ వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండగలడు భారతదేశంలో ఆటలని ప్రోత్సహించడానికి అనేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడంవల్ల అనేక వ్యక్తులు శిక్షణ తీసుకోవడానికి రావడంతో వారు శిక్షణ నేర్చుకుని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వెళ్ళే అవకాశం ఉంటుంది దానితో భారత దేశానికి ఎంతో పేరు రావచ్చు ఆ పేరు రావడంవల్ల భారత దేశానికే కాదు ఆ వ్యక్తికి కూడా ఎంతో మంచి భవిష్యత ఉంటుంది ఈ విధంగా వివిధ చోట్లు వివిధ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడంవల్ల అనేకమంది శిక్షణ తీసుకుని ఆ ఆటను నేర్చుకుని తమ దేశం తరపున ఆడటానికి ఆడటానికి అవకాశం ఉంటుంది